సురేష్ మొబైల్స్ ఆ నేను రాకేష్ మాట్లాడుతున్నాను మాది ఇక్కడొచ్చేసి నయిం నగర్ సార్ ఇక్కడ మేము మీ మొబైల్ స్టోర్లో యాపిల్ మొబైల్ కొందామనుకుంటున్నాం ఐఫోన్ యాపిల్ సిరీసు తర్టీన్ కొనే కొనేటట్టు ఉంటేనే కాదు సార్ డిటైల్స్ అడిగేది కొనే ఉద్దేశం ఉన్నది కాబట్టే సార్ మళ్ళీ మీకు ఇట్లా సురేష్ కంటెంసెన్సీ మొబైల్స్ అని తెచ్చుకోని మరీ చేస్తాన్న ఫోను

ఐఫోన్ తర్టీన్ ఎస్ కావాలి ఎంత పడుతుంది ప్రైస్ దానికేవన్న మళ్ళీ ష్యూరిటీ గ్యారెంటీ ఏవన్నా ఉంటాయా

ఇక మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ ఏం లేదా వన్ రూపీ డిస్కౌంట్ ఆ మరి ఇన్సూరెన్స్ పాలసీ ఒకవేళ మొబైలే పోతే ఎట్ల సార్ అది ట్రాకి ట్రాకింగ్ చా ట్రాకేజింగ్ చార్జెస్ అవన్నీ మళ్ళ ఇప్పుడు ఫైవ్ తౌసండ్ కట్టాం కదా సార్ దాంట్లో మొబైల్ పోయిందనుకోండి ఆ ఎవరు రిపేర్ చేసుకోవాలి కస్టమర్ ఆ క్లయింట్ ఆ అంటే మీదేం రెస్పాన్సిబుల్టీ లేదంటారు మరి మరి మీకెందుకు సార్ నేను ఇన్సూరెన్స్ కట్టాలి అంటే మన దగ్గర మెటీరియల్ ఉండాలి కాకపోతే అది పాడై ఉంటే మాత్రమే మీరిస్తరు ఒకవేళ మెటీరియల్ మా దగ్గర లేకపోతే పోయినట్టేనా ఇక అది ఓకే సార్ ప్రైస్ ఎంతో చెప్పండి సెవెన్టీన్ తౌసండ్ ఓకే నేను రేపొచ్చి తీసుకుంటా ఓకే త్యాంక్ యూ సార్